నేను ప్రస్తుతం ఆ రేపు లియో సినిమాకు వెళ్ళాలనుకుంటున్నాను అందుచేత నేను ఒక ఊబర్ టాక్సీని బుక్ చేశాను ప్రస్తుతం నా నేను ఉన్న ప్రా చోటు వచ్చేసరికి కన్నెరేడు కాలనీ నుండి ఎంఎస్ఆర్ దాక వెళ్ళాలి అందుచేత దానికి ముందు ఉన్న ఒక స్టాప్లో బస్ స్టాండ్ కాడ పాత బస్ స్టాండ్ కాడ అక్కడ ఉండి నేను కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని అక్కడి నుండి నేను ఎంఎస్ఆర్కు వెళ్ళాలి అందుచేత ఇక్కడి నుండి ఎంఎస్ఆర్ వెళ్ళడానికి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు పడుతుంది అంతేకాకుండా నాకు రేపు ఇరవైయో తేదీ హా నవంబర్ రెండు వేల ఇరవై మూడు నాకు ఈ యొక్క ట్యాక్సీని బుక్ చేశాను అంతేకాకుండా సమయం సాయంకాలం ఒక ఆరు గంటలకి నాకు ఈ ట్యాక్సీని బుక్ చేశాను ఇక్కడ నుండి ఎంఎస్ఆర్ వెళ్ళాడానికి ఇరవై కిలోమీటర్లు పడుతుంది అంతేకాకుండా అంతకుముందు పాత బస్ స్టాండ్ దగ్గర ఆహార పదార్థాలను కొనుగోలు చేసి అక్కడ నుండి ఎంఎస్ఆర్ వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ పడుతుంది అంటే ఇక్కడ నుండి పాత బస్ స్టాండ్ వెళ్ళడానికి పదిహేను కిలోమీటర్ పడుతుంది పాత బస్ స్టాండ్ నుండి ఎంఎస్ఆర్ వెళ్ళడానికి ఐదు కిలోమీటర్ పడుతుంది మొత్తానికి ఇరవై కిలోమీటర్లు పడుతుంది అందుచేత ఇక్కడ నుండి అక్కడ వెళ్ళడానికి నాకు ఎంత ఖర్చు అవుతుంది అంతేకాకుండా కరెక్ట్గా సరిగ్గా ఆరు గంటలకి నేను ఇక్కడ నుండి బయలుదేరాలి ల అక్కడ కరెక్ట్గా ఏడు గంటల లోపు నేను అక్కడ చేరుకోవాలి అందుచేత నేను ఊబర్ మూల్యంగా టాక్సీని బుక్ చేశాను అంతేకాకుండా నాతో పాటు నా మిత్రులు ఐదు మంది ఉన్నారు అందుచేత నేను ఊబర్ కార్ని ఆ టాక్సీగా బుక్ చేశాను ఎందుకంటే ఐదు మంది వెళ్ళడానికి వసతిగా ఉంటుంది సులువుగా వెళ్ళవచ్చు అందుచేత నేను ఊబర్ టాక్సీ మూలంగా బుక్ చేసి రేపు ఇరయవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై మూడు బుక్ చేశాను సాయంత్రం ఆరు గంటలకి మేము బయలుదేరుతున్నాము ఇక్కడ నుండి ఎంఎస్ఆర్ దాక వెళ్ళాలని అంతకు ముందు పాత బస్ స్టాండ్లో ఆగి అక్కడనుండి ఆహారాన్ని తీసుకొని ఎంఎస్ఆర్కి వెళ్ళాలి